హలో హేమంత్ ఇది మనది స్టార్ట్ అయినాయి బిల్డింగ్లు వర్క్ ఇప్పుడు మరి ఇప్పుడు ఈ రెండు అంతస్తులకి ఎంత పడుతుంది పెయింట్ అవి బయట లోపల మరి కొట్టుడేగా కంప్లీట్ రెండు అంతస్తులు మొత్తం నీదే ఇగా గుత్తపట్టుకో అబ్బా అంతా నీదే ఇంత అమౌంట్ అని చెప్పేసి వర్క్ చూసుకో వర్క్ చూసుకొని ఇంత అవుతాయని చెప్పేసి చెప్పు ఇప్పుడు ఇక వాళ్ళ వాళ్ళకి ఇది మనకొద్దు మళ్ళా వీళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు అని మనకు ఈ తలకాయ నొప్పి వద్దు అట్లా

అదే అబ్బా మీరు వచ్చి చూసుకోండి చూసుకున్నాక ఇప్పుడు ఇంత అవుతాయని మీరు ఓకే అంటే ఇక మాకు కూడా ఏమన్నా ఇక మీరు అన్నంత ఉండదు నేను అన్నంత కూడా ఉండకుండా చూడు అదే అదే నేను అనేది సరే ఇక నీ నీ మనుషులని బట్టి ఉంటుంది కదా అవును అవును అందుకే నేను ముందుగానే ఉండాలి ఏదన్నా ముచ్చట ఉంటే అని నేను అట్లా చెప్తున్నా ఇప్పుడు అట్లా ఇప్పుడు ఆసిఫాబాద్ నుంచి పిల్లగాళ్ళు ఉన్నారు వస్తానంటున్నారు గానీ వాళ్ళు నీకు సూటబుల్ కారు నీ మనుషులు అయితేనేమో నీకు సెట్లేబుల్గా ఉంటరు నీ మనుషులు ఇప్పుడు

నేను ఇవాళ సాయంత్రం బయలుదేరుతా మీరు రే ఎల్లుండి వస్తారా ఎల్లుండి రండి ఎల్లుండి వచ్చి అవి చూసుకోండి చూసుకున్నంక మీకు ఓకే అనిపిస్తే అవి మనం చూసుకున్నంక అడ్వాన్స్ అదే అదే అయితే అవి చూసుకొని మీకు ఓకే అయినా ఓలే నేను అడ్వాన్స్ ఇచ్చేస్తా మీకు ఎంతోకంతా ఇప్పుడు యాభై అరవై అడ్వాన్స్ లేకుంటే ఇప్పుడు వీళ్ళకు నువ్వు అడ్జస్ట్ చేయాలిగా అదే నేను అంటన్నా ఇప్పుడు నీ మందం నీకు ఇస్తే నీ పని నువ్వు చేసుకుంటూ పోతావు ఇక పని అయిపోయినాకా ఇక అప్పుడు మళ్ళా టైట్ అవుతుంది సగం పని చేసినారు సగం పని ఆపినారు అంటే వాళ్ళ పక్కపంటి ఉన్నోళ్ళకు కూడా వాళ్ళకు ఇస్తానికి నాకు ఇజ్జత్ అనిపిస్తుంది అంత బాధ అవుతుంది అట్లా అందుకోసమే అదే నీ పని నువ్వు కంప్లీట్ చేసుకుంటా పోతూ ఉండు నువ్వు రేపు వచ్చి చూసుకుంటూ రేపు వస్తావా మధ్యాహ్నం మూడు

సరే రేపు పొద్దున రేపు సాయంత్రం వస్తానంటే నువ్వు ఎల్లుండి పొద్దున దిగుతావు రే ఎల్లుండి పొద్దున అంటే నువ్వు పది పదకొండు ఇక టిఫిన్ చేసి ఇక అది ఇది చేసుకొని వచ్చేసరికి అంతే పదకొండు అవుతుంది అంతే కదా

సరే నువ్వు బయలుదేరగానే నాకు ఫోన్ చేసినావనుకో ఓకే అయిపోతే నేను నీకు అడ్వాన్స్ ఇస్తా నేను ఉండగానే నీకు ఇప్పుడు ఒక యాభై వేలు ఇచ్చిపోతే నీ పని చేసుకుంటూ ఉండు నేను వచ్చినాకా ఇంకా నీకు తక్కువ పడితే నేను మళ్ళా కొడతా గానీ ఇక మొత్తం పని అయిపోయినాకా ఏం కావాలంటే అంతా నేను చూసుకుంటా నువ్వు మొత్తం అయితే మెటీరియల్ లెక్కన అంతా నువ్వు చూసుకో మెటీరియల్ నీదే మేస్త్రీ నువ్వే అన్నీ నువ్వే అట్లా అదే అదే నువ్వు ఇక నాకు మళ్ళా ఇదిగో సార్ అను నన్ను చూడొద్దు అట్లా ఓకే మరి ఉంటాను